నేను అయితే మరి పెన్నుతో కాగితంపై రాయాలని అనుకుంటున్నాను అండి ఎందుకంటే మాకు పెద్ద పెద్దవి అనేది మాకు పెద్దగా లేదు కానీ అలా రాస్తు ఉంటే మనకు కూడా మరి మంచిది చేతి రాత వస్తు ఉంటుంది మరి అంతా కూడా బాగుంటుంది పైగా మనకు అలా రాయడం మన సాంప్రదాయం మనకు చాలా ఇష్టం అండి మాకు అవే అలవాటు కూడా ఇంకా మరి ల్యాప్టాప్లు అయితే ల్యాప్టాప్లు మనకు పెద్దగా అదే అలవాటు లేదు కదండి కంప్యూటర్ అనేది మనకు పెద్దగా అలవాటు లేదు ఇంకా ఏంటంటే మరి సెల్ఫోన్ వచ్చిన తర్వాత సెల్ఫోన్లో మరి చిన్నా చితక ఏదో టైపింగులు చేస్తున్నారు కానీ మనకు అంత పెద్దగా రాదు అండి అది ఏదో ఇప్పుడు పిల్లలు గట్రా ఏదో టైపింగులు చేస్తారు కానీయండి అదే ఇటీవల రోజులలో ఎలా అయిపోయింది అంటే మరి ఎవరు కూడా పెన్ను పేపర్ ఇచ్చుకొని రాయడం లేదండి ప్రతిఒక్కరు కూడా ఏదో అంతగా సెల్ఫోన్లో ఒకప్పుడు అయితే నెంబర్లు గిమ్బర్లు నెంబర్లు మాకు నోటెడ్ అయిపోయేవి గుర్తు ఉండిపోయేవి అలాగే వచ్చి ఉండేవి అలాగా వచ్చి పోతు ఉండేవి మరి ఇప్పుడు మనం నెంబర్ కూడా చెప్పలేకపోతున్నాం ఎవరైన గబ్బుకున అడిగితే నెంబర్ కూడా చెప్పలేకపోతున్నాం ఇంకా అంతా కూడా మరి సెల్ఫోన్ మీద మొత్తం కూడా ఆధార పడిపోయారు ఉన్నారు అని మరి నా అభిప్రాయం రాయడం కూడా పెద్దగా రాత లేదు అండి కాకపోతే ఏంటంటే చదువు అయిపోతే ఎవరు రాయరు రాయడం అనేది ఎవరు ముట్టుకోవడం లేదు అందుకే చాలా మంది చేతిరాత కూడా మరి ఏమి అంత అందంగా ఉండడం లేదు అది ఒక మరి అది ఒక మనకు మైనస్ పాయింట్ అని నేను అనుకుంటు ఉంటాను అండి కానీ పెన్నుతో పేపర్ మీద మనం ఏది పెట్టి రాస్తామో అదే బాగుంటుంది అని నా యొక్క నమ్మకం అండి అదే అండి అదే అలా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మరి